అవును నేను ఇండియన్ ఐడల్ అంటే మ్యూజిక్ రియాల్టీ షోలను చూస్తాను అవి చాలా వినోదాత్మకంగా మరియు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను పోటీదారులు ఉపయోగించే విభిన్న గాన పద్ధతుల గురించి తెలుసుకోవడం కూడా నాకు చాలా ఇష్టం నాకు ఇష్టమైన ఇండియన్ ఐడల్ పోటీ దారులలో కొందరు అభ్జిత్ సావంత్ శ్రేయా ఘోషల్ సందీప్ ఆచార్య పవన్ దీప్ రాజన్ మహమ్మదీన్ డానిష్ ఈ పోటీదారులు అందరూ నా సొంత గాత్రాన్ని ఉపయోగించి మెరుగుపరచుకోవడానికి నన్ను ప్రేరేపించారు వాళ్ల పెర్ఫార్మన్స్ చూసి వాళ్ల పాటలు వింటూ చాలా నేర్చుకున్నాను వారి ప్రతిభకు మరియు వారి సంగీత ప్రేమను ప్రపంచంతో పంచుకున్నందుకు నేను కృతజ్ఞురాలుని నేను చాలా సంవత్సరాలుగా పాడటం ప్రాక్టీస్ చేస్తున్నాను మరియు ఇండియన్ ఐడల్ చూడటం నా స్వరాన్ని నేను అనేక విధాలుగా మెరుగుపరచడంలో సహాయపడిందని నమ్ముతున్నాను నేను విభిన్న స్వర పద్ధతుల గురించి నేర్చుకున్నాను మరియు పోటీ దారుల సంగీతం పట్ల ఉన్న మక్కువతో కూడా నేను ప్రేరణ పొందాను నేను ఇంకా నేర్చుకుంటున్నాను కానీ ఐ ఇండియన్ ఐడల్ వల్ల నేను మంచి గాయకురాలిని అని నమ్ముతున్నాను